పండుగలలో ఆనందాన్ని ఆస్వాదించడం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సమతుల్యత అవసరం మొదటిగా పండుగలలో హాజరు కావడం ఆనందంగా పాల్గొంటూనే సమయపాలన పాటిస్తాను శారీరక వ్యాయామానికి సమయం కేటాయిస్తాను రెండవది పోషక ఆహారం ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తక్కువ పరిమాణంలో పండుగ ప్రత్యేకతలను ఆస్వాదిస్తాను మూడవది సమతుల్యత మితాహారం శారీరక చురుకుదనం మరియు ధ్యానం ద్వారా శారీరక మరియు మానసిక సమతుల్యతను కలిగిస్తాను